నమస్కారమండి ఏం కావాలండి మీకు కాయలా ఉన్నాయండి మీకు ఏరకమయిన కాయలు కావాలండి మా దగ్గర వివిధ రకాలున్నాయండి మామిడికాయలున్నాయి దానిమ్మకాయలున్నాయి ఇంకా బొప్పాయి ఉంది ఇంకా ద్రాక్ష ఉందండి ఇంకా ఖర్బుజా ఉందండి తప్పకుండానండీ రెండు కేజీలు దానిమ్మకాయలు రెండు కేజీలు మామిడికాయలు ఇంకా రెండు కేజీలు బొప్పాయికాయలు ఇవ్వాలా అండి ఇంకే తప్పకుండానండీ ఇంకేమైనా కావాలా అండి ఇంకా ద్రాక్ష ఉందండి పు పుచ్చకాయ ఉంది బత్తాయి కాయ ఉంది మామిడికాయొచ్చి కేజీ రెండు యాభై పడుతుందండి మీరు రెండు కేజీలడిగారు కదండి ఐదొందలు పడుతుందండి ఇంకా దానిమ్మ వచ్చి వంద రుపాయలండి కేజీ మీరు రెండు కేజీలడిగారు కాబట్టి రెండొందలండి ఇంకా బొప్పాయి కూడా వంద రుపాయలండి రెండు కేజీలు రెండొందలండి మొత్తం తొమ్మిదొందలు పడుతుందండి ఇవ్వమంటారా అండి

అయ్యో మా దగ్గర ఉండేవన్నీ తాజావండీ ఎప్పుడు మీకు ఇస్తాం కదండి ఇవ్వమంటారా అండి సరే మీరు అడుగుతున్నారు కదండి మేము మీకు ఎనిమిది వందలకిస్తామండీ అసలు మాములుగా ఎవ్వరికీ ఇవ్వమండి మీరెప్పుడూ వస్తారు కదండి ఇచ్చేమంటారా అండి సరేనండి ఇదిగోండి ధన్యవాదాలండి